ఆంధ్రప్రదేశ్ ఇష్లో పర్యాటకలు ఆనందించగల కొన్ని ప్రసిద్ధ ఆరుబయట కార్యకలాపాలు సాహస క్రీడలు పారామోటర్ ఫ్లయింగ్ పారాసైలింగ్ బోట్ ట్రావెల్స్ భవానీ విజయవాడలోని భవానీ ద్వీపంలో ఉన్నాయి సాయంత్రం ట సమయంలో పిల్లలు పెద్దలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అన్ అనుభూతి చెందే విధంగా వాటిని మనం స్వి ఉపయోగించుకోవచ్చు